మనం చూసుకుంటే తెలంగాణ కోసం కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేసినా మనకు దక్కని తెలంగాణ ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై నుండి మొదలుపెడితే ఉద్యమం రెండువేల పద్నాలుగులో మనకి తెలంగాణ వచ్చింది అదే రకంగా మొత్తం భారతదేశానికి పంతొమ్మిది పంతొమ్మిదివందల నలభై ఏడులో వస్తే మనకి పంతొమ్మిదివందల నలభై ఏడు పంతొమ్మిది వందలలో నలబై ఎనిమిదిలో మనకి స్వంతంత్రం వచ్చింది తెలంగాణకి ఎందుకంటే మనకి పాకిస్తాన్ వాళ్ళు వారు మన హైదరాబాదుని తీసుకు వెళ్ళడానికి చూస్తారు కానీ మన నెహ్రూజీ వా సర్వా సర్దారు వల్లభాయ్ పటేల్ వా వారిని తీసుకు వెళ్ళిళ్లి మనల్ని కాపాడుతారు తెలంగాణని పాకిస్థాన్ బారిలో పడకుండా మనల్ని రక్షిస్తారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి తెలంగాణ భారతదేశంలో కలవనీకి ఎన్నో రకాల ఉద్యమాలు ఎన్నో ఎన్నో రకాల నినాధాలు చేసి వాళ్ళు చేసి దానికోసం ఆత్మహత్యలు కొన్ని దీక్షలు చేసుకుంటు మొత్తం అన్ని అన్నిరకాల పాల్గొని అని స్వతంత్రం తెలంగాణ స్వంతంత్రం కోసం అమరు వీరులు ఎందరో పోరాడారు కాని అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక యాభై ఏళ్ళు పరిపాలించినా కానీ తెలంగాణకి ఎలాంటి సహాయం చేయలేదు ఎలాంటి అభివృద్ధి తీసుకురాలేదు ఇప్పుడు ఒక ఇప్పుడు పరిపాలిస్తున్నా కేసిఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలు పది సంవత్సరాలు తెలంగాణని నెంబర్ ఒన్ పొజిషన్లో పెట్టారు దీని ద్వారా మన ఎక్కువ లాభంతో కూడి ఉంది హైదరాబాద్ సిటీ అనేది ఒక పెద్ద సిటీ ఈ సిటీ ఇక్కడ అంటే హైదరాబాదు హైదరాబాదు పెద్ద సిటీ ఇండియా మొత్తంలోనే అందుకే ఇక్కడికి రావడానికి అందరుఎంతో ఇష్టపడతారు జీవించగలమని నమ్మకంతో ఇక్కడికి వచ్చి వారి వారి జీవితాన్ని కొనసాగిస్తుంటారు తెలంగాణ అనేది అది ఒక ఎమోషన్ తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణాలు విడిచిపెట్టి వారు ఉద్యమం ఆపకుండా రాబోయే కాలం గురించి ఆలోచించి మనకోసం తెలంగాణ అనేది ఏర్పాటు చేశారు అల్ అలాగే మనం కూడ ఇలాంటి విభేదాలు లేకుండా మన తెలంగాణను మనం కాపాడుకుంటే మన తెలంగాణ అనేది ఎప్పుడైనా మొదటి పొజిషన్లో ఉంటుంది అని నేను నమ్ముతున్నాను దీని ద్వారా మనం ఎక్కడైనా తిరగబడ్డా ఎక్కడైనా మనకి ఎలాంటి వాల్యూ లేకపోయినా ఎవరు మనల్ని దగ్గరకూడా తీసుకోరు ఎందుకంటే తెలంగాణ అప్పుడు ఒక కొత్త రాష్ట్రంగా లేదు కాబట్టి అప్పుడు మనల్ని ఆంధ్రలో కలిపి ఆంధ్ర స్టేట్గా భావించారు ఎప్పుడైతే రెండువేల పద్నాలుగులో మనకి తెలంగాణ వచ్చిందో అప్పడు నుంచి ఆంధ్రాకంటే మనమే ఇప్పుడు ముందు స్థాయిలో ఉన్నాం దీని ద్వారా మన రాబోయే ఫ్యూచర్లో కూడా ఎంతో మంది తెలంగాణ నుంచి తెలుసుకోవాలి తెలవకుండా పోవద్దు ఇది చరిత్ర అనేది ఎప్పటికైనా అందరికి తెలవాలి తెలవకుండా పోవద్దు అందుకే ఆనాటి ఉద్యమకారులు అందరు యుద్ధం చేసి తెలంగాణని సాధించుకున్నారు ఇప్పుడు తెలంగాణలో అన్నీ రకాల సదుపాయాలు ఉన్నాయి అన్నీ రకాల పెస్టిసైడ్స్ పొలాలు అన్నీరకాల భూములు అన్నీరకాల కొండలు అన్నిరకాల చెరువులు అన్నిరకాల గంగలు అన్నీ ఇక్కడ తెలంగాణణాలో సదుపాయంగా ఎన్నో రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ తెలంగాణలో పెద్దగా జరుపుకునే వాళ్ళ జాతర అంటే సమ్మక్క సారక్క జాతర అందరు తెలంగాణా జాతీయ జాతర అంటే సమ్మక్క సారక్క రెండేళ్ళకు ఒక్కసారి వచ్చే ఈ సమ్మక్క సారక్క పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పెద్ద ఎత్తుగా సంబరాలు చేసుకుంటారు ప్రతి ఇంట్లో సమ్మక్కలు పెట్టి ఒక మేకను కోడిపిల్లను కోసి ఒక పది రోజులు ఆ ఊరితో జాతరకి కుటుంబం మొత్తం బయలుదేరతారు మంచిగా సంబరాలు చేసుకుని ఆ పెద్దల దగ్గర మొక్కులు పెట్టుకుని ఓ కోడిపిల్లను కోసి తిరిగి రాంగా ఎక్కడైనా ఆగి తిని వస్తారు అది ఒక పెద్ద బారీ సంఖ్యలో జనం అక్కడికి వస్తుంది కాబట్టి అక్కడ ఏర్పాట్లు కూడా సరిగ్గా చేస్తారు ప్రభుత్వం నుండి ఇంకా వచ్చి మనకు వరంగల్ అనేది ఒక చరిత్రాత్మిక చారిత్రాత్మకమైన ప్రాంతం ఎందుకంటే అక్కడ ఎన్నో యుద్దం ఎన్నో రకాల యుద్దాలు ఎన్నో రకాల సముద్యాలు సముద్యమాలు జరిగినాయి అక్కడ కాకతీయ రాజులు పరిపాలించారు అక్కడ ఎన్నో రకాల గుళ్ళు ఎన్నో రకాల శిల్పాలు ఎన్నో రకాల విలేషనాలు ఉంటాయి అక్కడ మెయిన్ మనం ఇది వెయ్యి వెయ్యి స్తంభాల గుడి అది పవిత్రమైన ఎంతో చారిత్రికమైన ప్రాంతం దాన్ని చూడ చూడడానికి ఎంతోమంది బయలుదేరతారు ఇంకా వచ్చి రామప్ప దేవాలయం ఇది ఒక శివుని దేవాలయం అక్కడ ఎంతో ఎన్నో సంవత్సరాలుగా కూరిపడిన ఆ ప్రాంతంలో ఆ దేవుడు అక్కడ వెలసించాడు కాబట్టి దానికి ఆ ప్రాంతం పేరు రామప్ప అని ఆ గుడి పేరు రామప్ప అని పెట్టారు ఇంకా వచ్చి లక్నవరం లక్నవరంకి వెళ్తే ఎంతోమంది ఇట్లా లైక్ ఎంజాయ్ చేసే వాళ్ళు ట్రిప్కి వెళ్ళే వారు అక్కడ ఎంతో సంతోషంగా పోయి వస్తారు ఎందుకంటే అక్కడ స్ప్రింగ్ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు ఉంటుంది దాన్ని చూసి దాన్ని మీద పోయి సెల్ఫీలు అనేవి అన్నీ తీసుకుని వస్తారు మనకి లేని ట్రావెలింగ్ స్పేస్ లేదా అని ఎక్కడ వెళ్తే తెలంగాణలో మొత్తంకి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికైనా తిరిగొచ్చినా ఎంతో మనకి ఆనందంగా ఉంటుంది కాబట్టి తెలంగాణ గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఎన్నో ఉద్యమాలు గురించి తెలుసుకుంటే కానీ తెలంగాణ గురించి తెలవదు